నేను ఎక్కువ ఫ్రెండ్స్ తోనీ కలుస్తాను కాబట్టి ఎక్కువ ఫ్రెండ్స్ తోనే జర్నీ కానీ ఎక్కడికైనా ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా బయట వెళ్లాలన్నా గానే ఫ్రెండ్స్ తోనే ఎక్కువ సమయం గడుపుతాను నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం ఎక్కువ ఫ్రెండ్స్ నాకు చెన్నై తి తిరుపతి పుత్తూరు అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రయాణం చేయాలన్నా ఏవన్నా నాకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దిగ్గడికి పోయి వాళ్ళతో ప్రశాంతంగా ఒక కూల్ రెండు రోజులు గడిపేసి మళ్ళీ తిరుక్కోని ఇంటికి వచ్చేవాడిని అట్టా ఫ్రెండ్షిప్ ముఖ్యంతోనే ఉంటాను కాబట్టి ఇంకా ఎక్కువ ఇంట్లో పెద్దగా నాకు ఉండే ఉంటాను అంటే ఏమంటే ఎక్కడ ఉండేది మేం ఇద్దరమే కాబట్టి నే ఏమున్నా మా భార్య మేము మాట్లాడుకోవాల్సిందే కాబట్టి ఎక్కువ దాని వల్ల వీలుగాని పరిస్థితులో అంతా ఫ్రెండ్షిప్ టౌన్లో ఎక్కువున్నారు కాబట్టి టౌన్లోకి పోతాను టౌన్లో ఫ్రెండ్షిప్ చూసుకొని సాయంకాలం ఇంటికొస్తాను అట్లా నేను వర్క్ చేసే టైయాల్లో కూడా ఎక్కువ నాకు ఫ్రెండ్షిప్ తోనే వర్క్ చేసుకుంటున్నేను కాబట్టి ఫ్రెండ్స్ తోనే ఎక్కువ కాలం గడిపే టైం చేస్తా వస్తున్నేను నేను అటు ఇప్పుడు కూడా అదే పని ఫ్రెండ్స్ తోనే గడుపుతాను ఎప్పుడో సాయంకాలం పూట ఐదు నాలుగింటికి టౌనికి పోతాను నలుగురు నాలుగు ఫ్రెండ్సు నాలుగు రకాలుగా మా ఆర్థిక ఇబ్బందుల గురించి అయినా సరే మన ఫ్రెండ్షిప్ అయినా సరే ఏదున్నా ఫ్రెండ్స్ తోనే లైఫ్ పంచుకుంటూ ఉంటాను నేను అది నాకిప్పుడు ఎక్కువ ఫ్రెండ్షిప్పే నాకెక్కువ కాబట్టి ఎక్కువ ఎక్కడన్నా జర్నీ చేసి పోయి చేయాలంటే కూడా చెన్నైలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతని దగ్గరికి పోతాను ఆయనతో ఉంటాను అక్కడొక రెండు రోజులు గడిపేసి ఆడనుంచి మళ్ళీ ఇంటికొస్తాను వాళ్ళెప్పుడైనా వచ్చినా మన ఇంటికొస్తారు వాళ్లొక రెండు రోజులు మన ఫ్రెండ్షిప్తో ఉండేసి వాళ్ళు పోతా ఉంటారు అట్ల ఫ్రెండ్షిప్ తోనే నాకెక్కువ కాలం గడుస్తుంది కాబట్టి ఎక్కువ నేను ఫ్రెండ్షిప్ తోనే సావాసం ఎక్కువ నా ఆర్థిక ఇబ్బందులొచ్చినా ఇంటికి కష్టాలొచ్చినా అంతా ఫ్రెండ్స్తో కలిసి క చెప్పుకోగలుగుతానే కానీ ఎదుటి వాళ్ళతో ఎవరితో చెప్పుకొనే అలవాటు లేదు నాకు ఈరోజు నాకు ఆర్ధిక ఇబ్బందైతే ఫలానా వొలికి ఫోన్ చేసి నాకీ మాత్తో ఉందంటే వాళ్ళు ఏదో వాళ్ళ స అభిప్రాయంతో దా ఈరోజు సూస్తాను లేదంటే రేపు సూస్తానంటే కూడా అట్లా ఫ్రెండ్షిప్ తోనే వాళ్ళతో ఎక్కువ కాలం గడుపుతాను గానీ ఇంట్లో ఎక్కువ నాకు టైము ఇద్దరే ఉన్నాం కాబట్టి దానికిమించేమీ ఇదుండదు ఎక్కువ టౌన్లోకే ఫ్రెండ్షిప్పులు కానీ ఎప్పుడు తెల్లారతో ఓ నా వర్క్ చేసుకుంటా ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్ తోనే ఎక్కువ పోతా ఉన్నేను అట్లా అదే ఫ్రెండ్షిప్ తోనే ఇప్పుడు వర్క్ చేయని టైంలో కూడా వాళ్ళతోనే ఆయంకాలం ఆరింటికి ఐదింటికి పుత్తూరుకి పోతే పుత్తూరులోనే ఎక్కువ ఎనిమిది వరకి వాళ్ళతో జర్నీ అట్టా కలిపి మాట్లాడుకొని ఏ విషయం యెట్లా వాళ్ళని ఏపారం ఎట్లుంది నువ్వేట్లున్నావని అట్లా కలయికతోనే టైం పాస్ చేసుకుంటూ అట్లా ఇంటిదావకొచ్చేస్తాం అట్లా మా ఫ్రెండ్షిప్లోనే ఇప్పుడు ఎంతకాలమైన ఇప్పుడు ప్రతీ రోజూ ఏదో అట్టా టౌన్ కి పోని పరిస్థితులో సాయంకాలమైతే ఫోన్ తీసుకొని ఏమి ఎట్లా ఎట్టుండాయ్ ఏపారం నీ యాపారం ఎట్టుంది నువ్వేం చేస్తున్నావ్ అని అడిగేవోళ్ళు నాకు చేసేవోళ్ళు నేనూ వాళ్లకి చేసి వాళ్ళ ఏపారాలు ఎట్టుంది బిసినెస్లు ఎట్టున్నాయ్ అట్లా ఆ టైప్లోనే మేము గడపతా మొత్తం అలా జరిగిపోతా ఉంది కాలం ఇంకా ఫ్రెండ్షిప్పు ఎక్కువంటే ఎక్కువ స్నేహం ఎక్కువంటే ఒక ముగ్గురు మనుషులే ఉండారు నాకు ఆ ముగ్గురితో డెయిలీ కలయకపోయినా కూడా ఫోన్లో వాళ్ళ విషయాలు నేను నా విషయాలు వాళ్ళు తెలియ పరుచుకుంటూ మేము కాలాన్ని జరగతా వస్తున్నాం ఆర్థిక ఇబ్బందంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ దగ్గర ఆర్థిక ఇబ్బంది చేయను వాళ్ళ ఆర్థిక ఇబ్బందొచ్చినా నాకు నన్నడగరు నా ఆర్థిక ఇబ్బందొచ్చినా ఫ్రెండ్షిప్ దాని వల్ల ఫ్రెండ్షిప్ చెడిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఫ్రెండ్షిప్పుకి లింక్ పెడితే కాబట్టి ఎంత వొదుకున్న ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్గానే మేము కలస్తా ఉంటాము కానీ ఆర్థిక ఇబ్బందులు మటుకు ఫ్రెండ్షిప్ చేయము ఫ్రెండ్షిప్ చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నే చెప్పతామే కానీ కానీ వాళ్ళదగ్గర ఆశించే పని చేసే పనుండదు కాబట్టి అట్లా మన టైం మా టైం మాకు ఫ్రెండ్షిప్తోనే ఎవురికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులో ఈ రోజుటి వరకు కూడా ఎలాంటి మసస్తాపాలు రాకుండా ఫ్రెండ్షిప్తో జరి కాలం తోసుకొని పోతానే ఉంది ఇంకా మాకు మా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్గానే ఉండాలే కానీ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళవి మా ఇంట్లో శుభకార్యాలు జరిగినా అందరూ వస్తారు వాళ్ళింట్లో శుభకార్యాలు జరిగినా మేమందరం పోతాం అట్లా ఫ్రెండ్షిప్తో మేము జరగతూ వస్తూవుంది కాబట్టి ఇంకా వేరే ఇదంటూ ఏమి ఉండదు ఈరోజు కూడా అనుకున్నామంటే తప్ప ఫోన్ చేసినామంటే పోతాము ఒక అరగంట వాళ్ళతో జర టౌన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ షాపులు ఓలోళ్ళ షాపులుండాయి వోళ్ళకి షాపుల్లో కూర్చుంటాం వాళ్ళకేదైనా ఇబ్బందోస్తే అన్నా ఈమాత్తో ఉంది నా దీన్ని చూడుయా దాన్ని కూర్చో మా కొంచెపు అంగిట్లో వచ్చి కూర్చో అంటే నేను పోయి వాళ్ళ పని చూసుకొచ్చే దాకా నేను వాల్లంగిట్లో అట్టా టైం పాస్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్సులు చూసుకుంటూ అట్లా కాలం గడుపుకుంటా అట్ట ఫ్రెండ్షిప్తో ఇంతవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంది మాకు